ఇంట్లో తోటలు పెంచుకోవటం చాలా మంచిది ఎందుకంటే మనకి తాజాగా తరుకుతుంది మనకు నచ్చింది కోసుకోవచ్చు ఎంత కావాలో అంతే కోసుకోవచ్చు ఉదాహరణకి ఇంట్లో భార్య చేపల కూర వండినా చికెన్ వండినా మటన్ వండినా కొత్తిమీర కానీ కరేపాకు కానీ తనకు నచ్చినది ఎంత కావాలంటే అంత కోసుకుంటుంది ఎందుకంటే ఇంట్లో మగవాళ్ళం టీవీ చూస్తాం లేతే ఫోన్లు వింటాం క్రికెట్ చూస్తాం అప్పుడు మనల్ని పిలిచింది అంటే మన పిలిచి ఏవండీ బజారుకు వెళ్ళి కొత్తిమీర కానీ కరివేపాకు తీసుకురండి అంటుంది లేకపోతే ఆదివారం వచ్చింది అంటే కూర కూడా తీసుకురండని చెప్తుంది అప్పుడు చిరాకు పడతాం మనం కోప్పడతా కోప్పడతాము అప్పుడు ఇద్దరికీ గొడవలు అవుతాయి అదే తోటలో అనుకో తనకెంత కావాలంటే అంత కోసుకుంటుంది మనకే ఇబ్బంది ఉండదు మనకే డిస్టబెన్సు ఉండదు అదీ కాకుండా మనం పది రూపాయలు పెట్టి కొత్తిమీర విత్తనాలు కొన్నాం అనుకో కనీసం ఒక నెలకి సరిపడే తోట వస్తుంది కోసుకోవచ్చు అదే పది రూపాయలు పెట్టి బజారులో కొనుక్కోవాలంటే చాలా ఎక్కువ ఖరీదు ఖరీదు ఉంటుంది ఒక్క కట్ట వచ్చి ముప్పై నుంచి నలభై రూపాయలు ఉంటుంది అదే నలభై రూపాయలు పెట్టి విత్తనాలు తెచ్చుకున్నాం అంటే ఒక నెలకు సరిపడా ఉంటుంది అదీ కాకుండా మన ఇంటిపక్క వాళ్ళు అడిగినప్పుడు కొంత కోసి ఇచ్చామంటే ఒరేయ్ మన ఇంటిపక్కన ఉన్న వాళ్ళు చాలా మంచి వాళ్ళు మనం ఏది అడిగినా ఇస్తున్నామని వాళ్ళు మనకి ఏ విషయంలో అయినా సహాయం చేస్తారు ఏది వచ్చినా మనకి ఒరేయ్ అక్కడ జరుగుతుంది వెళ్దామా అడుగుతారు లేకపోతే అక్కడకు వెళ్ళి ఏదైనా కరెంటు బిల్లు కడతాకి

అదే అలా కాకుండా మనం కొన్నాం అంటే ఒక్క కట్టవచ్చి నలభై రూపాయలు దాని బదులు ఇదే బెటరు లేకపోతే కొత్తిమీర కొన్న కట్టలో నుంచి తీసిచ్చామనుకో రేపు పక్కింటి వాళ్ళు కు అడిగారు అంటే మనం కొంచెమే ఇస్తాము కొంచెం ఇచ్చినా వాళ్ళ హ్యాపీ ఫీల్ అవ్వరు అదీ కాకుండా పాడైపోయింది ఇచ్చాడు మంచిది వాళ్ళు ఉంచుకున్నారు అని అంటారు లేకపోతే మన ఎదురుగుండానే ఎలాంటిది ఇచ్చావు ఏంటని మన ముఖం మీదే అంటారు అప్పుడు మన బాధేస్తుంది బాధపడతాము అదే మనము మన భార్యతో అన్నప్పుడు వాళ్ళు ఫీల్ అయ్యారని చెప్పేసి మనం నువ్వు ఎందుకు ఇచ్చావని మళ్ళీ భార్యని లేదని చెప్పచ్చు కదా భార్యని భార్య మీద కోప్పడతాం తనకి కూడా మన మీద కోపగించుకుంటుంది ఆ కోప్పడేదేదో అదే తోటలో పెంచుకున్నాం అంటే మనకు అన్నీ తాజాగా దొరుకుతాయి వాళ్ళకి ఎవరికైనా అంత కావాలంటే కొంత పెట్టామంటే ఫ్రెష్గా ఇస్తాం కాబట్టి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అప్పుడు మన పనికి ఏదైనా చెప్పినా కానీ వెంటనే చేస్తారు కాదు అనకుండా సరేరా నాకిచ్చేయి నేను కట్టేస్తాను కరెంట్ బిల్లు అంటారు లేతే మన పిల్లలకి ఏదైనా కావలసినా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినా పట్టుకొచ్చి ఇచ్చేస్తారు దీనివల్ల మన టైము సేవ్ అవుతాము మనకి తాజాగా ఉండే కాయగూరలు దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి కాబట్టి ఇంట్లో తోటలు పెంచుకోవటం చాలా మంచిది చౌకైన పద్దతి కూడా